మా ప్రాంతంలో ఆసుపత్రులు అన్ని టెక్నాలజీ పరంగా చాలా ముందున్నాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆధునిక వైద్యం అనేది మనకి అందుబాటులో ఉండడం వల్ల చాలా సమస్యలకి మనకి వేరే దేశం వెళ్లకుండానే మా ప్రాంతంలోనే వేరే రాష్ట్రం కూడా కాదు మా ప్రాంతంలోనే మాకు పరిష్కారం దొరుకుతుందనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న హాస్పిటల్స్లో ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ఆ యంత్రాలు ఉండడం వల్ల వాటి వల్ల పెద్ద పెద్ద సమస్యలకు పెద్ద పెద్ద జబ్బులు కూడా ఇక్కడే మనకి చికిత్స అనేది మనకి జరగడం జరుగుతుంది దానివల్ల మనకి సులభంగా ఇక్కడే మన ఇంటి దగ్గర నుంచే కొంచెం దూరం వెళ్ళగానే మన సిటీలోనే మనకు హాస్పిటల్స్ ఉండటం వల్ల అక్కడే మనకు వైద్యానికి మనం సింపుల్గా వెళ్లడం జరుగుతుంది దాని వల్ల మనకు చాలా సులభంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలు వల్ల హెల్త్ కేర్ టెక్నాలజీలో చాలా ఉపయోగాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అదేంటంటే పెద్ద పెద్ద రోగాలు కూడా పరిష్కారం లేని రోగాలు కూడా ఈ టెక్నాలజీ పెరగడం వల్ల వాటికంటూ పరిష్కారం దొరికిందని మనం చెప్పుకోవచ్చు దానివల్ల మనుషులు చనిపోకుండా చాలా మంది డాక్టర్లు ఈ టెక్నాలజీ వాడి మనుషులకు కాపాడటమే కాకుండా మంచి లైఫ్ అన్ని ఇస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఇలా చాలా ఉపయోగాలు హెల్త్ కేర్కి టెక్నాలజీ వల్ల ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు